హలో మేడం మీరు డ్రైవింగ్ స్కూల్ వాళ్ళా మేడం మీరు ఇప్పుడు కార్ డ్రైవ్ చేయించాలంటే ఎన్ని మంత్స్ పడుతుంది ఓకే యెస్ మ్యామ్ నేనే నేర్చుకుంటాను కానీ మాకు లైసెన్స్ టూ వీలర్ ఫోర్ వీలర్ తీసుకుంటాము ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మేము డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటూ లైసెన్స్ తీసుకోవడం ఉంటుందా లాస్ట్లో తీసుకోవడం ఉంటుందా అవును మ్యామ్ ఓకే మ్యామ్ మేము ఒక టూ డేస్లో వస్తాము టైమింగ్స్ ఏమున్నాయి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ